అవును చదివాను ఆ పుస్తకము సైకాలజీ ఆఫ్ ఇంట్రడక్షన్ ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్లో రచించింది క్లిఫ్ఫర్డ్ టి మార్గన్ రిచెర్డ్ ఏ కింగ్ ఈ పుస్తకము తెలుగులోకి తెలుగు సాహిత్య అకాడమీ వారు అనువదించారు ఈ పుస్తకం చదవడం ద్వారా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను దాని యొక్క పరిధి దానిలో ఉన్నటువంటి మొదలైన అంశాలను తెలుసుకోగలిగాను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించబడిన ఈ పుస్తకము సాధారణ విద్యార్థులకి సైతం అర్థమవుతుంది ఈ పుస్తకము చాలా సరళంగా కనిపిస్తుంది తెలుగు భాషలో చాలా పుస్తకాలు చదివాను అందులో నన్ను బాగా ఆకర్షించినటువంటి కావ్యం గుర్రం జాషువా గారు రచించిన గబ్బిలం ఈ గబ్బిలం అనేది పద్యకావ్యము దీనిలో ప్రధాన వస్తువు సామాన్యుల సమానత్వం కోసం అని చెప్పాలి ఈ కావ్యములో సాంఘిక రుగ్మతలను అసమానతలను రచయిత ఖండించాడు రచయిత సమానత్వాన్ని కోరుకున్నాడు నవసమాజాన్ని నిర్మించాలని కవి భావించాడు ఈ కావ్యంలో ఆయన భావాజాలము కనిపిస్తుంది